అవునండి జర్నలిస్ట్ అంటే చాలా మంచి వృత్తి అండి విద్యార్థులు కానీ యువకులు కానీ తెలుసుకోవాల్సింది ఏందంటే మనం వృత్తిపరంగా నిజాయితీగా ఉండి వార్తలను ప్రజలకు వద్దకు చేరవేస్తే బాగుంటుంది ఈ విషయంలో మా ప్రాంతంలో చాలామంది మంచి వృత్తిగానే మారింది నచ్చింది ఈ వృత్తి ఎంచుకోవడంలో విద్యార్థులైన యువకులైన తీసుకుంటే మంచిది